పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యం సంరక్షణ కోసం అది ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంది దానికి వృద్ధులు కూడా అర్హులు సాధారణంగా వృద్ధులు ఉండే సమస్యలో మొదటిది ఆరోగ్య సమస్య ఆ ఆరోగ్య సమస్యను అధిగమించడానికి వృద్దులు తగిన యోగా ఆ మెడిటేషన్ లాంటివి చేయడం ద్వారా వారు ఆ సమస్యలను కొంతవరకు తగ్గించుకోగలుగుతారు దాంతో పాటుగా ఉద్యోగవిరమణ చేసిన వృద్ధులు వారికి పింఛన్ అందించడం ద్వారా వారి అవసరాల్ని వాళ్ళు తీర్చుకొని ముందుగా వెళ్ళగలుగుతారు కానీ ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగం లేని వృద్ధులు వయసు పైబడిన తర్వాత అనేక ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు